హలో మ్యామ్ యూటెన్సిల్ షాపేనా మాకు మ్యారేజ్ ఉంది దానికి యూటెన్సిల్స్ కావాలి ఉన్నాయా మ్యామ్ పెద్దవి కావాలి సెట్ ఎంత అయితయి మ్యామ్ డిస్కౌట్ ఇమన్నా ఉందమ్మా ఒకవేలా ఎంతకి ఇస్తాను మ్యామ్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఎంత ఇస్తారు మ్యామ్ మ్యామ్ మంచి క్వాలిటీతో కావాలి మాకు అదే మ్యామ్ మీ వి షాప్ మంచిది అని విన్నా అందుకే తీసుకుందమని అన్నీ గ్లాసెస్ ప్లేట్ చాలా పెద్ద పెద్దవి కూడా కావాలి హ మ్యామ్ హలో ఇంకా ఏమేం ఉంటాయి మ్యామ్ మీ షాప్లో మ్యారేజ్కి ఎంత బట్టి ఎంతవుతుంది మా కాస్ట్ అవి ఇవి టోటల్ ఓకే మ్యామ్ వచ్చి చూసి తీసుకుంటాం